బాపట్ల జిల్లా గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా మనం స్టువర్ట్ పురం గురించి చెప్పావలసి వస్తుంది స్టువర్ట్ పురం బ్రిటీష్ కాలం నుండి కూడా ఒక ప్రసిద్ధి పొందిన ప్రాంతం దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో భాగంగా స్టువర్ట్ పురం వరకు హద్దు వరకు గుంటూరు జిల్లాలో ఉండేది స్టువర్ట్ పురం అవతల నుంచి ప్రకాశం జిల్లాలో ఉండడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లా విషయానికి వస్తే బాపట్ల జిల్లాని బాపురి అనేవాళ్ళు బాపట్ల జిల్లా తయారైన తర్వాత అనేక ప్రాంతాలు ప్రకాశం జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాలు అద్దంకి వరకు అటు చూసుకుంటే అద్దంకి వరకు ఇటు తీసుకుంటే వేమూరు రేపల్లె ఈ ప్రాంతాలు అన్నింటినీ కూడా బాపట్ల జిల్లాలో చేసి గుంటూరు జిల్లా నుంచి సపరేట్ చేయడం జరిగింది ఇక స్థానిక కథలు సాంస్కృతి ప్రాముఖ్యత గురించి చరిత్ర గురించి చెప్పవలసి వస్తే కోనా రఘుపతి కోనా రఘుపతి ఒక మూడు సార్లు గెలిచిన ఒక ఎమ్ ఎల్ ఏగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వాళ్ళ నాన్నగారైన కోనా ప్రభాకర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో గవర్నర్గా చేయడం జరిగింది అంటే కోనా రఘుపతి గారి రాజకీయం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న గారి దగ్గర నుంచి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఇంట్లో అందరూ అన్నదమ్ములల్లో కోనా రఘుపతి గారికే వాళ్ళ నాన్న యొక్క వంశానుపరంగా రాజకీయ జీవితాన్ని పొందడం జరిగింది దానిలో భాగంగా కోనా రఘుపతి గారు మూడుసార్లు ఎమ్ ఎల్ ఏగా గెలవడం జరిగింది డిప్యూటీ స్పీకర్గా కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు బాపట్ల పక్కన ఉన్న కొండ్రుపట్ల వారి పాలెం నుంచి రావడం జరిగింది ఆయన ఉన్నత విద్యా వేత్త ఆయన బాపట్ల ఉన్న వ్యవసాయ విద్యాలయంలో ప్రొఫెసర్గా చేయడం జరిగింది ఎప్పుడు అయితే రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించడం జరిగిందో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి నుంచి బీ సీ వర్గానికి సంబంధించిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఎమ్ ఎల్ ఏ పదవుని ఇవ్వడం ఆయన గెలవడం తర్వాత మంత్రి పదవీ ఇవ్వడం ఆ తర్వాత ఎమ్ పీగా గెలవడం సెంట్రల్ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా అంటే బాపట్ల జిల్లాకి సముద్ర తీరం విస్తారమైన సముద్ర తీరం ఉండడం జరిగింది అది దానితో కలుపుకొని చీరాల కూడా దాంట్లో భాగంగానే చెప్పుకోవచ్చు చీరాలని క్షీరసముద్రం అంటారు బాపట్ల బాపూరి అంటారు అదేవిధంగా బాపట్లకి సంబంధించిన సముద్రతీరాన్ని సముద్ర తీరాన్ని చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన

కులం అనేది ఎక్కువగా ఉండడం జరిగింది అదేవిధంగా భట్టిప్రోలు బాపట్ల జిల్లాలో భట్టిప్రోలనే ఒక బుద్ధుడి యొక్క ఆనవాళ్ళు తోటి ఉన్న ఒక ప్రదేశాన్ని కనుగొనడం జరిగింది అది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది దాన్ని ఎంతోమంది సందర్శిస్తూ ఉంటారు ప్రతీరోజు ఎంతోమంది సందర్శిస్తూ ఉంటారు ఇలా ఈ బాపట్ల జిల్లా యొక్క స్వరూపం ప్రాముఖ్యత చరిత్ర ఎంతో గొప్పదిగా ఉండడం జరిగింది